హలో డాక్టర్ సమతా గారా అండి మాట్లాడేది గుడ్ ఈవినింగ్ మేడమ్ నేను స్వర్ణలత అనే పేషెంట్ని మాట్లాడుతున్నాను అండి అయితే కొద్దీ రోజులుగా నాకు బాడీ మొత్తము ర్యాషెస్ వస్తున్నాయి దు దురదలాగా దద్దుర్లాగా వస్తున్నాయి మేడమ్ ఏంటి అండీ ఒక నెల నుంచి వస్తుంది అండి అయితే మా మా డా మా ఫ్రెండ్ సజెస్ట్ చేసారు ఇట్లా డాక్టర్ సమత గారు బాగా చూస్తారు అని చెప్పారు స్వాతి అనే అమ్మాయి మీ దగ్గరే చూపించుకున్నారు అంటా అందుకనే నేను మీకు అప్రోచ్ అవుతున్నాను అండి అది అస్సలు తగ్గడంలేదు బాగా ర్యాషెస్ వస్తున్నాయి మేడమ్ అంటే కొంచెం పెద్దగా లేదు మేడమ్ అప్పుడు చిన్నగానే ఉండే గాని నేను వేరే దగ్గర చూపించుకున్న తరువాత నేను క్రీమ్ యూస్ చేసాను ఆ క్రీమ్ వల్ల ఇంకా పెద్దగా అయిపోయింది మేడమ్ ఒకసారి మీకు వాట్సాప్లో సెండ్ చేయమంటారా మేడమ్ ఫొటోస్ అంటే దద్దుర్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఒకసారి మీరు చెక్ చేయండి నేను రేపు మీ హాస్పిటల్కి వస్తే అవును అండి అవి కూడా రెండు మూడు క్రీమ్లు ఇచ్చారు అవి వాడిన తరువాత ఇంకా ఎక్కువ అయినాయి అస్సలు తగ్గడంలేదు మేడమ్ ఓ ఓకే మేడమ్ ఎన్నింటి వరకు ఓపెన్ ఉంటుంది మేడమ్ ఓకే రేపు ఫ్రీగానే ఉంటారా మేడమ్ మీరు ఓకే మేడమ్ నేను రేపు మీకు మీ దగ్గర వస్తాను అండి లొకేషన్ ఒకసారి మీరు వాట్సప్లో పెడతారా అండి ఓకే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్ ఏమైనా ఫుడ్ తీసుకోము అంటారా ఇప్పుడు ఏమైనా అంటే నోట్లో కూడా కొన్ని అయినాయి అది అమ్మోరు పూసింది అని కొంత మంది అన్నారు కానీ అది అమ్మోరు కాదు మేడమ్ అందుకనే సరే మేడమ్ థ్యాంక్ యూ